హలో గుడ్ మార్నింగ్ నేను కస్టమర్ని పదివేల్లో ఫోన్స్ ఉన్నాయా ఏమి ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఎప్పుడు వస్తాయండి ఓకే సార్ ఓకే సార్ మాకు పదివేల నుంచి ఇరవై వేలుదాకా కావాలి సార్ ఒక మంచి ఫోన్ రియల్మీ ఓకే సార్ కొత్త ఫోన్స్ వచ్చినపు కొత్త ఫోన్స్ వచ్చినప్పుడు చెప్పండి కొంచెం వద్దు సార్ వేరే కొత్తవి ఉన్నాయా సార్ ఓకే ఆగుతాను సార్ ఓకే సార్ థ్యాంక్యు